మా విజయనగరం జిల్లాలో పైడితల్లి వారి పండుగ ఘనంగా చేస్తారు ఇది దసరా వెళ్లిన మంగళవారం ఈ పండుగ అనేది చాటింపు వేస్తారు దాని తర్వాత రెండు వారాలకి ఈ పైడితల్లి అమ్మ పండుగ చేస్తారు రెండు వారాల తర్వాత వచ్చే మంగళవారం సోమవారం అలాగే బుధవారం ఈ మూడు రోజులు ఈ పైడితల్లి అమ్మవారి పండుగ అనేది చేస్తారు మంగళవారం నాడు సిరుమా అనేది తిరుగుతుంది దానికి చూడడానికి అందరూ చుట్టుపక్కన గ్రామా ప్రజలందరూ అలాగే వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అందరూ వస్తూ ఉంటారు అలానే దూరపు నుంచి పర్యాటకులు కూడా అందరూ వస్తూ ఉంటారు ఈ సిరిమాని చూడడానికి ఇది చాలా ఘనంగా జరుపుతూ జరుపుతారు